మన చిన్నప్పుడు ప్రతి ఒక్కరు వారి వారి స్నేహితులతో కలిసి మైదానంలో ఇతర క్రీడా క్రమమైనటువంటి ఆటలను ఆడేవారు తరచుగా అటువంటి ఆటలు ఆడటం వల్ల వారి యొక్క శారీరకమైనటువంటి శరీరం చాలా దృఢంగా ఉండేది అప్పుడు వారికి ఎటువంటి జబ్బులు కానీ వచ్చేటటువంటి అవకాశాలు లేకుండా ఉండేది కానీ ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి పిల్లలు చాలామంది వరకు మొబైల్స్కి మొబైల్ గేమ్లకు చాలా బాగా ఆకర్షితమైయి వారి యొక్క జీవితాన్ని నాశనం చేసుకోవడానికి వారంతట వారే గురి చేసుకుంటున్నారు కాబట్టి అది ఏమాత్రం వారికి మంచిది కాదని నేను సూచిస్తున్నాను ఎందుకంటే రోజు మనం మన శరీరానికి ఏదో ఒక పని చెప్తే మన శరీరం చాలా దృఢంగా గట్టిగా మారుతుంది కాబట్టి ప్రతి ఒక్క పిల్లవాడు రోజు ఏదో ఒకటి ఇష్టమైనటువంటి క్రీడా క్రమమైనటువంటి ఆటలను ఆడటం చాలా ముఖ్యం ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి పిల్లలు మొబైల్స్ ఎత్తుకొని వాటిలో గేమ్స్ అంటూ ఇతర ఇతర వీడియోలు చాలా చాలా చెడ్డమైనటువంటి పనులు కూడా ఆస్కారం ఇచ్చేటటువంటి పనులు చేస్తున్నారు ముఖ్యంగా గేమ్స్కి అడిక్ట్ అయ్యి చాలామంది పిల్లలు వారి యొక్క మతిస్థిమితాన్ని కూడా లెక్క చేసుకోవడం లేదు కాబట్టి వారి యొక్క తల్లిదండ్రులే వారి పిల్లలని ప్రోత్సాహించి వారిని క్రీడా క్రమం అయినటువంటి ఆటలలో చేరదీసి అక్కడ బాగా దృఢంగా తయారు చేయాలి